హలో నమస్తే సార్ అవును సార్ చెప్పండి సార్ అవునా సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నారు ఎక్కడ పిక్ అప్ చేసుకోవాలి ఓకే సార్ సరే సార్ వీకెండ్ కదా ఓకే ఎంతమంది సార్ ఓకే సార్ ఫోర్ సీటర్స్ ఉండేది అరేంజ్ చేస్తాను కారు ఇప్పుడు వచ్చి మొత్తం ప్యాకేజ్ అంతా కలిపి ఇది ఇప్పుడు చిత్తూరు నించి విజయవాడకి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ నించి సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా పడుతుంది మొత్తం ప్యాకేజ్ అక్కడ అకామడేషన్ అన్ని రెడీ చేసి ఇచ్చేస్తాము మీరు సైట్ సీయింగ్కే కదా వెళ్తున్నారు ఓకే సార్ అది అరౌండ్ ట్వెంటీ థౌజండ్ పడుతుంది ఓకేనా మీకు ప్యాకేజు అంటే ఇండివిజుయల్గా వెళ్తే ఎక్కువ ఖర్చవుతుంది అన్నమాట ఇప్పుడు మీరు ఇండివిజుయల్గా ఫోర్ మెంబర్స్ వెళ్ళారనుకోండి నాకు తెలిసి అరౌండ్ ఒక ట్వెంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అవుతుంది ఇది ప్యాకేజ్ కిందకి వస్తుంది కాబట్టి మీకు ఇది నాకు తెలిసి రీజనబుల్ ప్రైసే మిగితా ఆ ట్రావెల్స్తో పోల్చుకుంటే అవును సార్ అవును సార్ మీరు ఎంతమంది అని చెప్తే ఏ రోజు అని చెప్తే మనం అక్కడ రీచ్ అయ్యే టైముకి మా అక్కడ మా వర్కర్స్ ఉంటారు వాళ్ళు రూమ్ అంతా అకామడేషన్ అంతా రెడీ చేసేస్తారు మనం వెళ్ళేలోపు నైట్ పడుతుంది కాబట్టి ఫుడ్డు అంతా కూడా అరేంజ్ చేసి పెట్టేస్తారు అన్నమాట సైట్ సీయింగ్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి సార్ అదే నేన్ నేను నేనే చెప్దాం అనుకున్నా అది ప్యాకేజ్ కిందే వస్తుంది చిత్తూరు నుంచి విజయవాడ పోయే దారిలో వచ్చి కొన్ని వాటర్ ఫాల్స్ సైట్ సీయింగ్ ప్లేసెస్సు అన్ని ఉన్నాయి అవి అన్ని కవర్ చేసే తీసుకెళ్తాము మీరు ఆ ఫోర్ మెంబెర్స్ డీటెయిల్స్ మాత్రం నాకు వాట్సాప్లో సెండ్ చేసేయండి తర్వాత నేను ప్యాకేజ్ డీటెయిల్సు ఎంత టైము పడుతుంది ఎన్ని గంటలు పిక్ అప్ చేసుకుంటాము డ్రైవర్ నంబర్ అన్ని సెండ్ చేసేస్తాము మీకు ఈ నంబరే నా వాట్సాప్ నంబరు దీనికి ఆ ఫోర్ మెంబర్స్ డీటెయిల్స్ తర్వాత వచ్చి నేను ప్యాకేజ్ సెండ్ చేస్తా మీకు ఓకే అంటే నాకు చెప్పారంటే నేను బుక్ చేసి డ్రైవర్ మీకు కాల్ చేస్తారు అన్నమాట సాటర్డే మార్నింగ్ ఓకే సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్